పాల కేంద్రమా అండి అది మా మాకు పాలు కావాలి అండి ఒక వంద లీటర్ లు కావాలి అండి పాలు ఒక రెండు రోజుల్లో కావాలి అండి ఎల్లుండి పది గంటలకు అండి ఎల్లుండి సాయంత్రం వస్తాము

అదేనండీ అంటే చూడండి ఎందుకు అంటే మేము ఇంక ఎక్కడ చెప్తలేదు మీ దగ్గర బాగుంటుంది అని చెప్పి మీకే ఇత్తున్నాము ఎందుకు అంటే మాకు పెద్ద పెద్దోళ్లు అందరూ వస్తునారండి బయట నుంచి తీసుకొచ్చి పాలు పెరుగు అవి బాగోదు అని చెప్పి మేము ఇంటికాడే తోడేడుదాము అనుకుంటున్నాం అని పాలుని పెరుగుకి కార్ కార్ ఉంది అండి కార్ లో వేసుకెళ్ళిపోతాములేండి మేము కార్ లో పట్టుకెళ్ళిపోతాము అదే పన్నీరు అయి కూడా మేము సొంతంగా తయారు చేసుకొందాము అని అండి ఎందుకు అంటే పెద్ద పెద్దలు అందరూ వస్తారండి ఎమ్మెల్యే గారు ఎమ్పి గారు వాళ్ళు అందరూ వస్తున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ లు బర్త్ డే ఫంక్షన్ అండి మా అబ్బాయిది పుట్టిన రోజు అండి అయ్యో రాజులం అండి మేము అందుకే అండి

అదే అంటే వంటోడు మాకు బాగా రావాలి అని మొత్తం వంటోడికి అప్పచెప్పేసాము కాకపోతే సరుకులు మేమే ఇస్తున్నాం అండి అందుకని పెరుగు తోడుపెట్టే దగ్గర నుంచి అన్నీవాడే చూసుకుంటారు అండి మొత్తం మేము వెళ్ళినా మేమెంటంటే వాళ్ళు అడిగినదల్ల ఇవ్వడం అంతవరకే నండి లేదు లేదు అండి ఒక నలభై లీటర్ లు ఏమో పన్నీరుని నలభై లీటర్ లు ఏమో పెరుగుకి అంట అండీ ఇరవై లీటర్ లు ఏమో ఇది స్వీట్ కి అండి ఆ స్వీట్ ని పొద్దున కాఫీ లు గట్రా ఉంటాయి కదా అండి టీ కాఫీ కలపడానికి అంట అండి కొన్ని అదే లోకల్ ఏ అండి నేను చాలా సార్లూ వచ్చమండి అంటే తెలిసినోళ్లతో పాటు కూడా వచ్చానండి ఇక్కడికి ఈ కేంద్రం కాడికి మాకు తెలిసినోళ్ళతో పాటు వచ్చే వాళ్ళం ఇంకా అలాగా మా అతన్నిఅడిగితే ఇక్కడ బాగానే ఉంటుంది మొన్న అప్పుడు బాగానే ఉన్నది కదా మేము పెట్టినపుడు అని చెప్తే సరే అని ఇంక ఇక్కడికి వచ్చామండి రేటు గురించి కరెక్ట్ గా మాకేమి ఇబ్బంది లేదండి అసలు

ఎనభై ఎనభై అయిదు రూపాయలకే ఇస్తారండి మీయమ అసలు ఎవరిని సంప్రదించకుండా మేము ఇక్కడ బాగుంటదని చెప్పి వచ్చేశామండి ఇంక మేము ఇంకో దిక్కుకూడా వెళ్ళి అడగలేదు కూడాను ఇంకా మీకు చెప్పిన్నాం కదండీ ఇదిగోండి మేము చెప్తు మేము చెప్తున్నాము మాకు ఉండే కొలది చాలా ఫంక్షన్ లు ఉన్నాయండి మీరు నమ్మం మీరు కావాలంటే ఇంకో అతన్ని తీసుకు వస్తాను కావాలంటే అడగండి అతను మీ దగ్గరకే వస్తాడతను ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు ఈ వచ్చే నెలలో ఏమో మా బామ్మగారు చనిపోయారండి అర్ధమయిందండి

అదే లేండి సరే అండి అయితే ఎల్లుండి సాయంత్రం ఏడింటికి రమ్మంటారండీ రాత్రి పట్టుకెళ్లిపోతానండి తెచ్చేస్తామండి మీకు ఆ తెల్లారికానీ మేము మీకు అప్పచెప్తామండి అడ్వాన్స్ అంటే మేము వస్తామండి ఎల్లుండి వచ్చేస్తాం సరే అండి రెండు వేలు తీసుకోండి ఎండి మేమసలు అడ్వాన్స్ అడుగుతారని అనుకోలేదండి అందుకనే మేము అమౌంట్ కూడా తీసుకురాలేదు అందుకనే రెండు వేలు తీసుకోండి సరే అండి సరే అండి